బాబు ఎవరు బాబు మీరు ఓకే అవునా మీరు యూనిఫామ్ వేసుకోలేదు ఐడి కార్డ్ అన్నా ఉందా మీ దగ్గిరా ఏదీ ఐడి చూపియ్యండి ఒకసారి ఏం నంబర్ చెప్పినారు మీరు ఫ్లాట్ నంబరు వన్ నాట్ వన్ రామచంద్రనా పేరూ రామచంద్రనా ఒకసారి కస్టమర్కి ఫోన్ చేయండి అందుకేనా వన్ నాట్ టూ నా నంబరూ వన్ నాట్ వన్నా కస్టమర్ నేమ్ ఏమి సంతోష్ సంతోష్ వన్ నాట్ వన్నే లేండి మీరు నెక్స్ట్ టైం వచ్చేదప్పుడూ ఏదన్నా ప్రూఫ్ ఏదన్నా పెట్టుకోండబ్బా ఐడి కార్డ్ లాగా ఎందుకంటే కస్టమర్ ఫోన్ చేయకుండా ఎవరినిపడితే వాళ్ళని లోపలికి వదిలేకి కాదు కదా ఓకే ఓకే నెక్స్ట్ టైం మీరు వచ్చేదప్పుడు కస్టమర్కి ఫోన్ చేయండి ఒకసారి రాకపోతే ఎందుకంటే మళ్ళీ నన్ను వాళ్ళు చెప్తారు కదా ఓనరూ ఎవరినిపడితే వాళ్ళని లోపలికి రానీద్దని తిడతారు కదా ఫ్లాట్ ఓనరూ అందుకు నేను కొంచెం సెక్యూరిటీ అంతా టైట్గా ఉంటుంది మీరెప్పుడయినా రావాలనుకుంటే ఐడి కార్డ్ బాగా పెట్టుకోండి సరిపోతుంది కస్టమర్ ఫోన్ నంబర్ పెట్టుకోండి సరిపోతుంది సంతోషే కదా సంతోష్ వన్ నాట్ వన్నే మీరు నెక్స్ట్ టైం వచ్చేదప్పుడు కస్టమర్కి ఫోన్ చెయ్యండి కింద వచ్చి తీసుకోమని చెప్పండీ అట్లా లేదంటే మీరు ఇన్వాయిస్ నంబర్ ఉంటుంది కదా ఆ ఇన్వాయిసు మీరు బయటికి చూపిచ్చినా కానీ మేము లోపలికి పంపిస్తాం లోపలికి మిమ్మల్ని పర్లేదు నేనే ఇచ్చేస్తాను లేండి నేనే ఇస్తానూ వదులుతాం ఎందుకంటే ఎవరిని ఎవరినిపడితే వాళ్ళని లోపలికి వదిలితే వాళ్ళు మళ్ళీ ఫ్లాట్ ఓనర్ తిడతారు కదా నేను చెప్తాను లేండి వాళ్తో ఫోను ఎంగేజ్లో పెట్టుకోకుండా ఫోన్ రింగ్ టోన్లో పెట్టుకోమని చెప్తాను వాళ్ళనీ ఇంకోసారి అట్ట ఏమైనా చేస్తే నేను చూసుకుంటాను లేండి మీరు ఒక ఎందుకంటే ఎవర్ని మా దగ్గర ఏదన్న ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా లోపలికి పంపియ్యాలి మనము వన్ నాట్ వన్లో సంతోష్ అవును సంతోష్ ఏం చేస్తన్నాడో తెలీదు లోపల వర్క్లో ఉంటారు నేను చూసి మాట్లాడి ఇచ్చేసి వస్తాను నెక్స్ట్ టైం ఎంగేజ్లో కాకుండా ఫోన్ రింగ్ టోన్లో పెట్టుకోమని చెప్తాను లేండి ఓకేబా నేను ఇచ్చేస్తాను లేబ్బా మర్చిపోకుండా ఇచ్చేస్తా ఇపుడే ఇచ్చేస్తా నేను పోయి తీసుకుపోయి ఇస్తాను వన్ నాట్ వన్ రూమ్లో ఇస్తాను నేనే ఒకేనా ఓకే బా సరే బా ఐడి కార్డ్ పెట్టుకోండి ఇన్వాయిస్ పెట్టుకోండి అడ్రస్సు యూనిఫామ్ ఉండల్ల కదా బా ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీలాగే వేరే ఎవరన్నా వచ్చి నేను లోపలికి పోవాలంటే అవుతుందా పంపిచ్చేకి కాదు కదా నిజంగా డెలివరీ చేసే వాళ్ళు వస్తారు వాళ్ళని పంపిచ్చేకి కాదు కదా ఇప్పుడు మీరే తీసుకోండి సారూ నేను ఎవరో అనుకున్నాను కదా అందుకు మీరు ఐడి కార్డు యూనిఫామ్ పెట్టుకొనుంటే నాకు ఒక ఐడియా వస్తుంది అందుకు సరే బా నేను ఇచ్చేస్తానులే బా పైన పోయి తీసుకొని పోయి ఫుడ్ ఇచ్చేస్తాను నేనే ఓకే ఓకే బా ఇచ్చేస్తానులే బా ఓకే బా ఓకే బాయ్